హలో సార్ ఐ యామ్ హరి ప్రసాద్ ట్యాక్సీ డ్రైవర్ మేమిక్కడ చిత్తూరులో ఉన్నాం సార్ మీరెక్కడున్నారు ఓకే సార్ నేను చిత్తూరు గాంధీ బొమ్మ దగ్గిర ఉన్నాను ఓకే సార్ ఓకే సార్ నాది వైట్ కలర్ కార్ సార్ సార్ మీరేనా సార్ మీరేక్కడ వెళ్లాలో చెప్తారా విశాఖపట్నమా ఓకే సార్ అది ఎస్టిమేషన్ వచ్చి థౌజండ్ కిలోమీటర్స్ ఉంటుంది

ఛార్జ్ వచ్చేసి ఒక ఫైవ్ థౌజండ్ పడుతుంది సార్ ఓకే సార్ వెళ్దామా సార్ ఓకే సార్ ఓకే మీరేం జాబ్ చేస్తారు సార్ ఏసీనా సార్ ఓకే ఓకే సార్ ఓకే చాలా సార్ ఓకే సార్ ఓకే సార్ డోర్ క్లోజ్ చేసేస్తాను మీరేం చేస్తుంటారు సార్ ఓకే ఓకే సార్ మీరెప్పుడైనా ట్రావెల్ చేశారా సార్ ఇలా ట్యాక్సీలో ఓహోహూ ఓకే ఓకే సార్ మా కజిన్కి ఒక వాడికి జాబ్ కావాలి సార్ డిగ్రీ కంప్లీట్ చేశాడు మీరు కొంచెం చూస్తారా

ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్ బీకామ్ ఏదో కోర్స్ చేయాలంటున్నాడు మీరు ఏ కోర్స్ ప్రిఫర్ చేస్తారో చెప్తారా ఓకే సార్ నేను కాల్ చేస్తాను సార్ తర్వాత ఇప్పుడు ఏ పని మీద వెళ్తున్నారు మీరు ఏ పని మీద వెళ్తున్నారు ఇప్పుడు ఓకే సార్ సార్ ఎనీ టైం మీకు అవైలబుల్గా ఉంటుంది మా హరి ప్రసాద్ ట్రావెల్సు ఎనీ టైం కాల్ చేసి బుక్ చేసుకోచ్చు వెబ్సైట్ కూడా ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ఇన్ డైవ్ డాట్ కమ్లో మా వెబ్సైట్ ఉంది అక్కడ మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు ఇన్ ఇండియా టిఫన్ చేద్దాం సార్ ఓకే సార్ ఓకే సార్ వెళ్దామా సార్ వెళ్దాం ఏం తింటారు సార్ ఒక పూరి ఓకే సార్ ఇక్కడా ఈ హోటల్ బాగా స్పెషల్ సార్ చాలా సెలబ్రిటీస్ కూడా ఇక్కడా చాలా మంది విజిట్ చేశారు కూడా మీరెప్పుడైనా ఇక్కడ తిన్నారా ఓహో అంటే నేను మాములుగా ట్రావెల్ చేస్తూ ఉంటాను కదా చాలా మంది వస్తాంటారు సో ఈ హోటల్ బాగుంటాదని ఇక్కడికి తీసుకొచ్చాను మిమ్మల్ని అవునా ఓకే సార్ టైం అయింది వెళ్దాం మీరు ఎన్ని గంటలకి రీచ్ అవ్వాలో చెప్తే అన్ని గంటలకి నేను డ్రాప్ చేస్తాను సార్ ఓకే సార్ వెళ్ళిపోదాం ఓకే సార్ మీకు స్పీడ్ అంటే భయం లేదు కదా ఓకే సార్ ఓకే సార్ సీట్ బెల్ట్ పెట్టుకోండి సార్ నేను ఆల్రెడీ పెట్టుకున్నాను మీకు నేనూ ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది సార్ ఓకే సార్ మీ హోటలు వచ్చింది మీరనుకున్న స్పాట్ వచ్చింది సార్ థ్యాంక్ యు సార్ ఎనీ టైం అవైలబుల్ సార్ ఇది నా కార్డ్ సార్ పెట్టుకోండి థ్యాంక్ యు సార్ బాయ్ సార్ ధన్యవాదములు